ప్రార్థనలు మరియు పూజలు గురించి మీరు అబద్ధాలు చెప్పే విషయాలు ఏమిటి ఇది నీకు ఎలా అనిపించేలా చేస్తుంది అంటే ప్రార్థనలు అనేవి చాలావరకు మంచి అలవాటు మంచి బుద్ధి అని మనం చెప్పొచ్చు ఎందుకంటే మనం భోజనం చేసేటప్పుడు ప్రార్థన అనేది ముఖ్యమైనది భోజనానికి సంబంధించినకైతే ప్రార్థన చేస్తే మంచిదని నేను కోరుతున్నాను ఎందుకంటే భోజనం అనేది అది పవిత్రమంతంగా మరియు అది ఒక్క జ్ఞాన సంపదతో కూడుకున్న విషయము ఈ యొక్క ప్రార్థన అనేది అక్కడక్కడ గుడిలో కూడా చేస్తారు పూజలు కూడా మనము మంచి అంటే మనం దైవము ఉన్నారని కొంతమంది నమ్ముతారు దైవం లేదని కొంత మంది నమ్ముతారు కానీ దైవము ఉందని నమ్మితే వారు బాగుపడతారని నేను అనుకుంటున్నాను దేవుడు ఉన్నాడా లేదా అని పక్కన పెడితే మనం ఉన్నాడని ఊహించుకుంటున్నాం అదే మనకు ఇచ్చే ఒక ధైర్యం మరియు ఒక నమ్మకం అని నేను భావిస్తున్నాను ఈ యొక్క నమ్మకాన్ని మనం ఒక దైవ రూపంలో మనం ఊహించుకుంటాము ఈ యొక్క దైవరూహంలో ఊహించుకొని అవిటి కొన్ని ప్రార్థనలనేది మంచి మంచి కట్టుబాటులతో వాటికి పూజలు చేస్తే అవి మంచివిగా మనం చెప్పవచ్చు అదే వాటిని అపద్ధాలు అంటే అది కొంచెం నిష్కరమైన విషయంగా మనం భావించవచ్చు ఇది ఎలా అనిపిస్తుందంటే చెడుగా కూడా అనిపిస్తుంది వాటి గురించి కొంచెం బాధాకరంగా మరియు అది అపద్ధం వ్యతిరేక భాషల్లో మాట్లాడితే అది మనసుకు కొంచెం హాని కలిగిస్తుంది ఈ యొక్క విషయాన్ని మనం గమనించవచ్చు అని కూడా నేనిక్కడ తెలియజేస్తున్నాను ఈ యొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే ఇది చాలా వరకు ఎక్కువ విషయాన్ని కూడా మనం గమనించగలము ఈ యొక్క విషయాన్ని మనం ప్రార్థనలు మరియు పూజల గురించి ఆపదలులు మరియు ఎన్నో గమనిక చర్యలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అని నేను తెలియజేస్తున్నాను అపద్దాలు చెబితే ఈ యొక్క విషయాన్ని ఇది మీకు ఎలా అనిపిస్తుంది అంటే చాలా బాధాకరంగా కూడా కూడుకున్న విషయమని నేను గమనించగలను ఈ యొక్క ప్రార్థనలు మరియు పూజలు ఆపదలు ఎన్నో విషయరకాలుగా మనం గమనించగలం